మీరు అడిగినటువంటి క్వశ్చన్కి నాకైతే ఇష్టమైన ఫెస్టివల్ వచ్చేసరికి సంక్రాంతి అండ్ మా ఊళ్ళో వచ్చేసరికి సంక్రాంతి పండుగ అనేది ఒక పెద్ద పండుగ సంవత్సరం మొత్తంలో జరుపుకునే పెద్ద పండుగ ఏది అంటే కూడా సంక్రాంతి అందుకని నాకు సంక్రాంతి పండుగ చాలా ఇష్టం సంక్రాంతి పండుగ వచ్చి కలర్ఫుల్ పండుగ అన్నట్టు మా ఊరిలో ఒక ఆరోజు అయితే చాలా పొద్ పొద్దునే లేచి ఎవ్రి అందరి ఎవరి ఇంటి ముంగట వాళ్ళు ఇట్లా ముగ్గులు అయితే వేసుకొని ముగ్గులలో గొబ్బెమ్మలు అవి ఇవి పెట్టి కలర్ఫుల్గా అయితే తయారు చేస్తారు అందరి ఇళ్ళలో ముంగిట అండ్ ఊళ్ళో వచ్చి ఎద్దుల పందాలు అండ్ కోళ్ల పందాలు అలాంటివి ఇలాంటి కల్చర్ యాక్టివిటీస్ నడిపించుకుంటు ఇలాంటి ప్రోగ్రామ్స్ అయితే జరుపుతారు అండ్ వచ్చి తరువాత సంక్రాంతి తర్వాత కొన్ని డేస్ తర్వాత బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి అండ్ బ్రహ్మోత్సవాలు కూడా చాలా బాగా ఇష్టం నాకు అండ్ ఈ రెండింటిలో ఈ రెండు అయితే జరుగుతాయి సంక్రాంతి జనవరి టైంలో అండ్ మెయిన్ అయితే సంక్రాంతి అయితే చాలా గ్రాండ్గా జరుపుకుంటారు అండ్ బ్రహ్మోత్సవాలు వచ్చి టెంపుల్లోకి అందరు అయితే విజిట్ అయి ఆ దేవున్ని అయితే దర్శించుకోవడం అనేది బ్రహ్మోత్సవంలాగా జరుపు మంచి గ్రాండ్గనైతే జరుపుతారు